హలో మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం నేను నేను అదే బ్యాంక్లో ప్రెసెంట్ అవి వచ్చాయి కదా అండి ఇప్ యూపిఐ అని ఫోన్ పే అని గూగుల్ పే అని వాటి గురించి నాకు తెలీదు ఒకసారి చెప్తారా అండి ఏంటో అది ఎలా యూస్ చేయాలి అవును అండి

ఓకే ఓకే మేడం అవును అండి

ఓకే ఓకే మేడం ఓకే మేడం

ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్స్ ఓకే మేడం